మా ప్రాంతం పల్లెటూరు కావడంతో ఇక్కడ మేము అనేకమైన సవాళ్లను ఎదుర్కొంటాం ముఖ్యంగా రోడ్లు పరిస్థితులు వస్తే అవి చాలా దారుణంగా ఉన్నాయి కిందట ప్రభుత్వం మాకు ఇక్కడ రోడ్లు వేశారు ఎలక్షన్ టైంలోనే ఎప్పుడు రాజకీయ నాయకులు వచ్చి మేము రోడ్లు వేస్తాం అని ఓట్లు వేయించుకుంటూ ఉంటారు మా దగ్గర వాళ్ళు రోడ్లు వేసారు కానీ అయి అసలే సంవత్సరం కూడా లేవు వెంటనే ప్యాచ్లు ప్యాచ్ల కింద అయిపోయాయి రోడ్డు మొత్తం మళ్లీ ప్యాచ్ వర్క్ల్తో మళ్ళీ ఎలక్షన్లకి నింపుతున్నారు కానీ కొత్త రోడ్డు మాత్రం వేయట్లేదు మేము అనేకమైన సవాళ్లను ఇక్కడ ఎదుర్కొ ఎదుర్కొంటూ ఉంటాం ఒకవేళ మేము ఎప్పుడైనా పట్టణాలకి వెళ్లాల్సి వస్తే రైల్వే స్టేషన్కి వెళ్లాలనుకోండి ట్రైన్ ఓ ఒక ఒంటిగంటకు ఉన్నది అనుకోండి మేము ఇంటి దగ్గర తొమ్మిది గంటలకే బయలుదేరాల్సి వస్తుంది అంత దౌర్భాగ్యమైన రోడ్లు మాయి ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే ఒక బస్సులు కూడా అప్పుడప్పుడే ఉంటాయి ఎక్కడ ఈ ప్రాంతంలో బస్సులు అంత ఫ్రీక్వెంట్గా తిరగవు దాంతోనే అవి టైమింగ్స్ కూడా సరిగ్గా రావు మేము ఇక్కడ ఎక్కువగా ఈ మా ప్రాంతంలో ఎక్కువగా వాడేఇ ఆటోలే ఆటోలు మాత్రమే ఇక్కడ ఎక్కువగా మాకు రవాణాకి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఆ ఆటోలు కూడా ఎక్కువగా మాకు ఫ్రీక్వెంట్గా ఉండవు ఇక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో రోడ్లు కూడా సరిగ్గా ఆటోలు కూడా సరిగ్గా తిరగడం మానేసాయి దాంతోపాటు మాకు బస్సు ఛార్జీలు ఇక్కడ బా పెంచేశారు ఆటో ఛార్జీలు కూడా వీళ్ళు కూడా ఎక్కువగా కిరాయి చిన్న చిన్న దూరాలకు కూడా ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు మరీ ఎక్కువ దూరాలు అయితే మ మరీ ఎక్కువగా డబ్బులు వసూలు చేయడానికి వాళ్ళకి బాగా లాభం చేకూర్చేలాగా గొ ప్రభుత్వం మొత్తం వదిలేసింది మా ప్రాంతంలో అనేకమైన సవాళ్ళను మేము ఎదుర్కొంటూ ఉంటాం ముఖ్యంగా అయితే అర్ధరాత్రి వేళ ఇంటికి రావాలంటే ఏదన్నా లేటు అయితే మరి ఇక్కడ అసలు మాకు ఆటోలు ఉండవు రోడ్లూ ఉండవు ఇంటి దగ్గర నుంచి ఎవరినన్నా పిలుద్దాం అన్నా చే రోడ్లు చుట్టూరు స్ట్రీట్ లైట్లు కూడా సరిగ్గా ఉండవు అయి కూడా ఒక్కొక్కసారి వెలుగుతాయి కానీ ఒక్కొక్కసారి సరిగ్గా వెలగవు అంతగా వెలుగును అయితే ఇవ్వవ్ దీనివల్ల మేము అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎవ్వరూ ఇక్కడ అధికారులు పట్టించుకోరు ఎన్నిసార్లు కంప్లెయింట్లు పెట్టినా ఆ కంప్లెయింట్లు వాళ్ళు పుస్తకాలు ఆ కాయితాలు అలాగా ఉంటానే ఉంటాయి కానీ మాకు ఇక్కడ మాకైతే సొల్యూషన్స్ అయితే ఉండవు ఇటువంటి ఇబ్బందులు మేము అనేకమైనవి ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా అలాగే ఆడోళ్ళు బయటికి వెళ్లాల్సి వస్తే వాళ్ళు లేట్ అవుతుంటే అసలే వాళ్లకి చాలా ఇబ్బందిగా ఉంటుంది స్ట్రీట్ లైట్లు సరిగ్గా ఉండవు స్ట్రీట్ లైట్లు అసలే ఆ బల్బులు అసలే అసలు రిపేరే చేయట్లేదు పట్నాల్లో చూస్తే పట్నాల రోడ్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అలాగే పల్లెటూళ్ళని ఈ ప్రభుత్వాలు వదిలేసారు పూర్తిగా ఇక్కడ రోడ్లన్నీ కంకర కం తార్ రోడ్లన్నీ కాకుండా కంకర్ రోడ్లతోనే ఏ నడిపిస్తున్నారు ఎలక్షన్లు వస్తే ఇంక రోడ్లు వేస్తాం అవేస్తాం అని చెప్తారు కానీ శాంక్షన్ అయిపోతున్నాయి కానీ ఆ రోడ్లు మాత్రం వేయట్లేదు ఇక్కడ ఇక్కడ బస్సులు కూడా టయానికి రావు ఏదైనా మేము ఏదన్నా దాన్ని ట్రైన్ కానీ ఏదన్నా అందుకోవాలంటే చాలా ఇబ్బందిపడుతూ ఉంటం మా సొంత వాహనాలు మేము వెళ్లి వెళ్ళినా బళ్ళు కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చినప్పటికీ రిపేర్లు వచ్చేస్తున్నాయి ఈ రోడ్ల వల్ల ఇలాగే చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి అనేకమైన యాక్సిడెంట్లు ఇక్కడ జరుగుతూ ఉంటున్నాయి స్ట్రీట్ లైట్లు లేక నైట్ టైమ్ ప్రమాదాలు చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్యన వీటి వల్ల మా ప్రాంతం మొత్తం రోడ్లేయమని ఎంతోమంది ఎన్నో కంప్లెయింట్లు ఇచ్చారు అయినా ప్రభుత్వం అసలు పట్టించుకోకుండా చూడనట్టే ఉంటుంది కళ్ళు మూసుకోపోయినట్టు మరీ ప్రజలని గుడ్డోలని చేస్తూ మరీ ఇబ్బంది పెడుతున్నాయి ఈ రోడ్లైతే స్ట్రీట్ లైట్లు కనీసం స్ట్రీట్ లైట్లు అన్నా నైట్ టైమ్ వేయండి స్పీడ్ బ్రేకర్లు పెట్టండి ఇలాంటివి పెడితే కనీసం యాక్సిడెంట్లు అన్నా తగ్గుతాయని మేము అనేకమైన సార్లు మేము చెప్పాం ఇంక మేమే ఇబ్బంది లేకపోవడంతో మేమే మా పల్లెల్లోని మా పల్లెల ద్వారా మేమే ఇవన్నీ వేయించుకున్నాం ఇలాగా మా పల్లెల్లోని ఇటువంటి ఇబ్బందులను అనేకమైన ఇబ్బందులు మేము ఎదుర్కొంటూ ఉంటాము